మా ఊరిలో పెళ్లిళ్లు ఎలా నిశ్చయిస్తారు అంటే ముందుగా రెండు కుటుంబాలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కుటుంబం వీళ్ళకి వీళ్ళ కుటుంబం వాళ్ళకి నచ్చినట్లయితే ఒక రోజు భోజనానికి పిలుస్తారు భోజనానికి పిలిచిన తరువాత అబ్బాయికి అమ్మాయిని అమ్మాయికి అబ్బాయిని చూపిస్తారు వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటారు దాని తరువాత అబ్బాయి అమ్మాయి వాళ్ళ అభిప్రాయాలు చెపుతారు వారికి నచ్చినట్లయితే తర్వాత రెండు కుటుంబాలు పెళ్లి పనులు ముహూర్తాలు గురించి మాట్లాడుకుంటారు ఆడపడుచు కట్నాలు కట్నాలు గురించి చర్చిస్తారు ఇవి అన్నీ సరిగ్గా ఉంటే పెళ్లి ముహూర్తాల గురించి పెళ్లి కార్డులు గురించి మాట్లాడుకుంటారు